మన మన తెలంగాణలో మన తెలుగు మాతృభాష మాతృభాష రావాలంటే చాలా ఇబ్బంది ఇబ్బంది కలుగుతుంది మా ఊరిలో ఒక మార్వాడీలు వచ్చారు వాళ్ళ వాళ్ళకు తెలుగు రాకపోయేది వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ జిలేబి ఇట్లా అవి ఇవి అమ్మేది పొడుగుట అమ్ముతున్నారు వాళ్ళు తెలుగు భాష నేర్చుకునేందుకు చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు మేము అటు ఇటు పోతుంటే ఊరికే పిలిచి

ఇంతకి వాళ్ళ చిన్నోడు తెలుగు భాష నేర్చుకునేందుకు చాలా అసలు నేర్చుకోవడం లేదు తెలుగు భాష నేర్చుకోమంటే అసలు నేర్చుకుంటే లేదు అయితే వాళ్ళు ఇక్కడ స్కూల్లో వేశారు ఇంగ్లీష్ మీడియంలో ఆయనకు తెలుగు రావాలంటే తెలుగు వస్తలేదు ఆయనకు ఎంత చేసిన తెలుగు వస్తలేదట టీచర్లు అంటున్నారట తెలుగు వస్తలేదు మీ బాబుకి మేము ఎట్లా చదువు చెప్తామని అంటున్నారు వాళ్ళు తెలుగు ఎట్లా చెప్తామని వాళ్ళు అంటున్నారు కానీ వాళ్ళ మమ్మీ ఇట్లా ఏమంటున్నారు తెలుగు రాకపోతే ఎట్లా మేడం మావోడు మావానికి తెలుగు రాదు కదా మీరు కొంచెం చూసుకుంటూ చెప్పాలి చూసి చెప్పాలి కొంచెం మేడం కొంచెం చూడండి మేడం తెలుగు వచ్చేటట్టు అర్థం చేయండి అందుకేగా మేడం నేను మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశాను కొంచెం చూడండి మేడం మావోనికి తెలుగు వచ్చేటట్టు చేయండి అని చెప్పారట చెప్పినాక ఫీజు మాట్లాడుకుని తెలుగు తెలుగు ఇంగ్లీష్ అట్టనే తెలుగు తెలుగును చదువు అన్నీ వచ్చేటట్టు చేసుకున్నారు ఇప్పుడు ఆయన తెలుగు చాలా బాగా మాట్లాడుతాడు